కళాకారులు తమ పనిని మరింత సమర్థవంతంగా మరియు సమర్థవంతంగా సృష్టించడానికి టెక్నాలజీని ఉపయోగించవచ్చు ఉదాహరణకు కంప్యూటర్లు మరియు డిజిటల్ సాఫ్ట్వేర్ చిత్రీకారులు శిల్పులు మరియు డిజైనర్లకు మరింత క్లిష్టమైన మరియు ఖచ్చితమైన పనిని సృష్టించడానికి అనుమతిస్తాయి టెక్నాలజీ కళాకారులకు తమ పనిని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరుకోవడానికి అనుమతిస్తుంది ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియా యొక్క రాకతో కళాకారులు తమ పనిని అంతర్జాతీయ ప్రేక్షకులతో పంచుకోవచ్చు మరియు కొత్త ప్రేక్షకులను పొందవచ్చు టెక్నాలజీ కళాకారులకు తమ పనిని విక్రయించడానికి మరియు మద్దతి ఇవ్వడానికి అనుమతిస్తుంది ఆన్లైన్ గ్యాలరీలు మరియు ఈ కామర్స్ వెబ్సైటు రాకతో కళాకారులు తమ పనిని ప్రపంచవ్యాప్తంగా అమ్మవచ్చు మరియు తన పనికి మద్దతు ఇవ్వడానికి సహాయపడే ఆర్థిక సహాయాన్ని పొందవచ్చు మొత్తం మీద టెక్నాలజీ కళాకారులకు మరియు కళా పరిశ్రమకు అనేక విధాలుగా సహాయపడుతుంది